నేను మా కుటుంబంతో స్నేహితులతో ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే బయట చెన్నైకి బీచ్కి వెళ్ళడము లేదంటే తిరుపతికి తిరుపతికి గుడికి గోపురాలు గుడి గుళ్ళు అవన్నీ చూడడము ఇంకా అది కాకుండా చాలా ప్రదేశాలు వెళ్ళడము తిరుపతిలో ఎస్వీ యూనివర్సిటీ జూ పార్క్కి వెళ్ళడము జూ పార్క్లో ఉన్న జంతువులు అవన్నీ చూడడము పిల్లలని తీసుకెళితే పిల్లలు ఇష్టంగా చూస్తారు సైకిల్ ఇచ్చేస్తే సైకిల్లో తిరగడము చాలా దూరము వాళ్ళకి ఇష్టం ఇష్టమైనవి వండి తీసుకువెళ్ళడము దాంతోపాటు వాళ్ళకి ఎక్కడ ఇష్టమైతే అక్కడికి సరదాగా పిల్లలు మా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ అందరు చుట్టుపక్కల పక్కన అక్కన వాళ్ళు అందరిని కలిసి తీసుకెళ్ళడము వెళ్ళడము ఆ ఇష్టమైన భోజనము తీసుకెళ్ళి సంతోషంగా కుటుంబంతో సంతోషంగా గడపడము గుడికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడము పద్మావతమ్మ గుడికి అక్కడికంతా వెళితే మనసు నెమ్మదిగా మంచిగా ప్రశాంతంగా ఉంది ఉంటుంది కాబట్టి ప్రతిసారి నాకు ఇష్టము తిరుపతి వెళ్ళడం తిరుపతిలో ఉన్న అన్నీ గుళ్ళు చుట్టి చూడడము అక్కడే అక్కడే స్టే అక్కడే ఉండి చూసుకొని సాయంత్రం వరకు ఉండి చూసుకొని అన్ని చుట్టి చూసి రావడము చాలా ఇష్టం మా పిల్లలకి జూ పార్క్కి వెళ్తే జూ పార్క్లో ఉండే జంతువులు కొత్త కొత్త జంతువులు పక్షులు అవన్నీ చూసి రావడము వాళ్ళకి వాళ్ళ వాటితో ఆడుకోవడము అక్కడ ఉన్న సైకిల్ ఇస్తే దాంట్లో తిరగడము ఆ జూ పార్క్ మొత్తం చుట్టి రావడము ఏ సందులో ఏ సందులో వెళితే ఏ జంతువులు ఉన్నాయి ఏ పక్షులు ఉన్నాయి వాటితో ఆడుకోవడం ఏనుగు పిల్లలని చూడడము సింహాలు అవన్నీ చూసి రావడము ఎప్పుడు అడుగుతు అడుగుతుంటారు ఇంకా చెన్నై మద్రాస్ పక్క వెళితే జూ మద్రాస్కి వెళ్ళడము అక్కడ బీచ్కి వెళ్ళి నీళ్ళతో ఆడుకోవడము నీటితో ఆడుకోవడము నీళ్ళలో దిగి చేపలు పట్టడము ఆ సముద్రం పక్కన కూర్చుని ఆడుకోవడము ఇవన్నీ చాలా ఇష్టం మా పిల్లలకు చాలా ఇష్టం కుటుంబ సభ్యులు అందరితో కలిసి చాలా సంతోషంగా వెళ్ళి వస్తుంటాం